ఎందుకు కొత్త దారిలో వెళ్తున్నారు పాత దారిలో ఎందుకు వెళ్ళడం లేదు రోడ్డు నిర్మాణం నడుస్తున్నందు వలన సరే నేను వెళ్ళవలసిన ప్రాంతానికి ఎంతో సమయం లేదు అనుకున్న సమయానికి నేను చేరలేను ఈ దారిలో వెళ్తే దయచేసి ఎంత సమయం పట్టవచ్చో ఈ దారిలో వెళ్తే నాకు చెప్పగలరా ఎందుకంటే నేను వెళ్ళవలసిన ప్రాంతానికి ఫోన్ చేసి నేను వాళ్లకి ఎంత సమయంలో వస్తాను అనేది చెప్పాలి దయచేసి త్వరగా తీసుకువెళ్తారని కోరుతున్నాను